నాకు ఇష్టమైన రాజకీయ నాయకుడు నరేంద్ర మోడీ గారు ఆ బీజేపీ పార్టీ వచ్చినప్పటి నుంచి మన ఇండియాలో వరకు చాలా వరకు రోడ్లు కానీ గుళ్ళు కానీ ఇంకా బ్లాక్ మనీ కానీ అన్ని తగ్గిపోయాయి నచ్చిన విషయాలు ఏమిటంటే నరేంద్ర మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత మన దేశంలో నల్లధనాన్ని నిర్మూలించారు నచ్చని విషయాలు ఏంటంటే చాలావరకు రేట్లు చాలా పెంచారు పెట్రోల్ పైనా కాని గ్యాస్ పైన కాని చాలావరకు వాళ్ళు రేట్స్ పెంచారు ఒకవేళ నాకు నరేంద్ర మోడీ గారిని కలిసి అవకాశం వచ్చినట్టు అయితే నేను తనని అడిగాల్సిన ప్రశ్నలు అయితే మన జనాభా గురించి మన కాలుష్యం గురించి రోజువారి జరిగే యాక్సిడెంట్ల గురించి మరియు ఆడపిల్లలపై జరిగే హరాస్మెంట్ల గురించి ఇంకా సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు పాలిటిక్స్లో ఉన్నారు అదే మేనకా గాంధీ ఇంకా వరుణ్ గాంధీ గారు బిజెపిలో ఉన్నారు అది నేపోటిజమా లేదా నేషనలిజమా అని అడగాలి ఇంకా ఇండియాలో మొత్తం నల్లధనాన్ని ఎలిమినేట్ అయినట్టేనా కాదా అది అడగాలి మన రైతులకు వచ్చే ఇంకం డబుల్ చేస్తాం అన్నారు దాని గురించి అడగాలనుకుంటున్నాను మన ఉత్తరప్రదేశ్లో మనకు గుళ్ళు కానీ ఏది బాగా కట్టిస్తామని హామీ ఇచ్చారు అది పూర్తిగా జరిగినట్టేనా కాదా అనేసి